నా జీవితంలో నేను వివిధ సామాజిక సమూహాల వ్యక్తులతో పరిచయం కలిగి ఉన్నాను నానాటికి వృద్ధి చెందే సమాజంలో మనం విభిన్న సంస్కృతులు భిన్న అభిప్రాయాలు కలిగిన వ్యక్తులతో కలిసి జీవించాలి నాకు ఉన్న అనుభవాల ప్రకారం నేను నా సామాజిక పరిధి వెలుపల ఉన్న వ్యక్తులతో ఎక్కువగా సహజంగా మాట్లాడగలను ఇది వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతుంది మరియు కొత్త మనుషులను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం నేను కొత్త వ్యక్తులను కలవడం వారి అనుభవాలను తెలుసుకోవడం వాదనలు మరియు చర్చల ద్వారా వారి అభిప్రాయాలను గౌరవించడానికి చాలా ఇష్టపడతాను